అవును సార్ సిటీ స్కూల్ ప్రిన్సిపల్నే సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ సార్

సార్ ఇయర్లీ ఫీజు ఎల్కేజీ అబ్బాయికి పదిహేను వేలు సార్ సెకండ్ క్లాస్ అబ్బాయికి థర్టీ ఫైవ్ థౌసండ్ సార్ సార్ తగ్గించడమంటే సార్ ఒక టెన్ పర్సెంట్ వరకు తగ్గించదానికి అవుతుంది సార్ మరీ ఎక్కువ తగ్గించదానికి అవ్వదు కాని అదే విధంగా సార్ మరి అడ్మిషన్ ఫీస్ కూడా అంటే ఎల్కేజీ అబ్బాయికి వన్ థౌసండ్ సారు అవును సార్ అదే విధంగా మరి సెకండ్ క్లాస్ అబ్బాయికి కూడా వన్ థౌసండే సార్ ఓకే సార్ అదే మరి మీరు ఎక్కడుంటారో చెప్తే మీకు బస్ ఎవైలబిలిటీ ఉందో లేదో కూడా చూస్తాం సారు ఓకే సార్ ఓకే సార్ ఏరియాకు కూడా బస్ అవైలబిలిటీ ఉంది సారు బస్ ఫీసు మీరు ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి కట్టుకోవాలి సారు సారు సిక్స్ మంత్స్కి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ సారు సిక్స్ మంత్స్కి ఎయిటీన్ హండ్రెడ్ సారు అదే విధంగా యూనిఫార్మ్ మేమే ఇస్తాము సారు అదే విధంగా బుక్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము అదే సార్ అదే విధంగా త్రీ ఓ క్లాక్ వరకు క్లాస్లు అవుతాయి త్రీ టు ఫైవ్ గేమ్స్ ఆడిస్తాము ఫైవ్ టు సిక్స్ స్టడీ అవర్ ఉంటుంది సారు స్కూల్లోను ఫాకల్టీ అంతా కూడా అందరు పీహెచ్డీ చేసిన వాళ్ళే సారు వేరా క్వా క్వాలిఫికేషన్ ఎవరు లేరు సారు అందరూ పీహెచ్డీ చేసిన వాళ్ళే మీకు డిసిప్లిన్ వైజు అన్ని విధాలుగా కూడా మా స్కూల్ బాగుంటుంది సారు అదే విధంగా మీరొకసారి చూసుకుంటే గత ఐదు సంవత్సరాలుగా విజయనగరంలో టాప్ పొజిషన్లో ఉన్నాం సార్ నంబర్ వన్ ర్యాంక్ సార్ అన్నీ మీరు ఒకసారి స్కూల్కు సార్ సార్ ఏసీ కావాలంటే ఏసీ ఉంది సార్ నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ ఉంది అదే విధంగా మీకు స్టేట్ సిలబస్ కావాలంటే స్టేట్ సిలబస్ ఉంది సీబీఎస్సి సిలబస్ కావాలంటే సీబీఎస్సి ఉంది సారు ఓకే సార్ సీబీఎస్సి సిలబస్ అయిన సారు అదే ఫీస్ సారు అయ్యే అన్నీ అవే సారు ఇంకా తేడా ఏం లేదు సారు సార్ అదే మీరు వస్తే పిల్లల్ని తీసుకొని వస్తే చూస్తే మీకే అర్దం అవుతుంది సారు ఓకే సార్ తీసుకొని రండి సార్ అయితే ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్